క్రికెటూ చాలా కష్టమైన గేము అది కాకుండా బాగా మాకు ఆడి ఆడి కూడా బద్దకం వచ్చేసింది ఇంక కష్టమైన గేమ్లల్లా ఏదంటే క్రికెట్ ఒకటి వస్తుంది క్రికెట్లల్లా ఎక్కువ కష్టమైన గేమ్ ఇంకా వాలీబాలు ఫుట్బాలు ఇవన్నీ కష్టమైన గేమ్లు ఇంకా మనం ఇవి ఆడి ఇంకొకటి ఏంటంటే మేము ఆడి ఆడి అలసిపోయినాం అంటే కబడ్డీ మళ్ళీ కబడ్డీ ఆడి ఆడి మాకు చాలా బోర్ వచ్చేసింది ఇక క్రికెట్ ఏంటంటే బంతిని పట్టుకోవాలి అటు తిరగాలె ఇటు పట్టుకోవాలి ఓ పండు పదకొండు మంది ఆడాలే పదకొండు మందిలల్లా మళ్ళీ ఒకరిని బాలింగ్ వేయాలి బాలింగ్ వెనకాల వెనకాల నిలుచోవాలి ఒకాయనా మళ్ళీ అటొకరు ఇటొకరు మొత్తం నిలుచోవాలి బా బంతి బట్టుకొని ఇక అటు ఉరకాలి ఇటు ఉరకాలి బంతి జారిపోయింది అనుకోండి అవతలా టీం వాళ్ళకి పాయింట్స్ వస్తుంటాయి చాలా కష్టమంటే చాలా కష్టమయినా గేము క్రికెటు ఏదయినా సరే సులభంగా ఉండదా గేమ్లా అది మనమా బంతి దెబ్బలు తాకుతాయి లేకపోతే కాలు జారి కింద పడతాం చేతులు విరుగుతాయి బంతిని పట్టుకొని పోతుంటే బంతొచ్చి కంటి మీద పడుతుంది కన్ను పోతుంటుంది మంచిగా ల లైటు మంచిగా ఉండదు ఒకొక్కసారి కింద పడతాము మన చేతులు దెబ్బలు తాకుతాయి కాలు చేతులు విరుగుతాయి ఒక బంతి వేస్తుండే బా బంతి వేస్తుంటే ఒకవేళ కాలు జారి కింద పడ్డామంటే మళ్ళీ కాలు విరిగిపోతూ ఉంటాయి చాలా చాలా పెద్ద పెద్దగా దెబ్బలు తాకుతుంటాయి కష్టమైనది గేమ్ క్రికెటు మళ్ళీ ఇది కాకుండా ఫుడ్బాల్ ఆడినామనుకోండి ఫుడ్బాల్ తోటి కాలితోటి బా బంతిని తన్నుకుంటూ ఆడాలి బాల్ వెనకత్కా కాలితో తన్నుకుంటా ఆడి అవతలున్నా కోర్ట్లోకి మనం వేయాలి బా బంతిని ఇక బంతిని చక్కగ తన్నకపోతే మన కాలికి దెబ్బలు తాకుతుంటాయి మళ్ళీ ముందరికి వెళ్ళి వాళ్ళు కూడా పదకుండు మంది వచ్చి మన మీద పడతుంటారు బంతి మీద బంతిది వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని తీసుకోని వెళ్ళాలి వాళ్ళు మనని తోసేస్తారు కింద వేసేస్తారు తొక్కుతారు కాళ్ళని తొక్కుతారు మెడలమీద నూకేస్తారు బంతి తీసుకొని కొడుతారు చాలా అంటే చాలా కష్టమైనదే కష్టమైనది బంతి ఆట అది ఏమంటారు ఫుడ్బాలు అందుకే మనం అది చాలా జాగ్రత్తంగా చాలా జాగ్రత్తగా ఆడాలా పం ఫుడ్బాలు ఎందుకంటే అది ఓ ఒకలు మీద ఒకలు పడతారు లేదా మళ్ళీ ఒకలికి ఒకలు తన్నుకుంటారు తిట్టుకుంటారు మళ్ళీ అదీ బాలు ఒక దగ్గరుండి బంతి ఒక దగ్గరుండి ఒక దగ్గరికేస్తుంటే మళ్ళీ ఆళ్ళకి గోల్కీపర్ అనుంటాడు అది మధ్యలా ఆయనకి దెబ్బలు తాకుతాయి చాలా కష్టంతో ఉంటుంటది బంతాట ఒకవేళ బంతిపోయి ఎక్కడ తాకరాని చోటు కూడా తాకుతుంది తలకాయికి గాని మెడల పైన కానీ మన మన గుండె కాడ కానీ అన్నీ పెద్ద పెద్ద దెబ్బలు తాకుతుంటాయి ఒకవేళ తాకిందనుకోండి చాలా చాలా సీ సీరియస్ గుంటది దెబ్బలల్లా చాలా డే చాలా డేంజర్ అయినా గేమ్స్ ఇవి మళ్ళీ ఇంకా అది కాకుండా మళ్ళీ అదీ వాలీబాలు కూడా వాలీబాలు కూడా చాలా చాలా కష్టమైన గేము ఇకా ఇట్లెందుకంటే మనము బం బంతిని చేతులతోటే కొట్టుకుంటూ ఆడాలి మనం అవతల టీంని ఓడించాలంటే ఇక చేతులకి దెబ్బలు తాకుతుంటాయి ఎర్రగా అయితుంటాయి చేతులు బంతొచ్చి ముఖం మీద పడుతుంటాయి చాలా చాలా అంటే చాలా పవర్గా కొడుతారు బంతిని

చాలా కష్టమయిన బా ఆటలివి ఎందుకంటే మళ్ళీ మనం అది కోర్టు బయట బాలే బాల్ వేసినామంటే పోయి కొట్టాలి అది కింద పడతాము మళ్ళీ ఇది ఇది దవడల కాడ మొత్తం గీరకపోతుంటాయి మట్టి తోటి మళ్ళీ ఇంకా చేతులు వేళ్ళు విరిగిపోతాయి బాల్ ఇట్లే బంతిని ఇట్లా వేస్తుంటే చేతులు వేళ్ళు మొత్తం ఇట్లా వంకర అయిపోతాయి పెద్ద పెద్ద ఇంజ్యూరీస్ అవుతుంటాయి ఒకవేళ అది కాకుండా మంచిగా ఉండాలి అదంతా ఏంటంటే చాలా చిన్నచిన్న గేమ్స్ ఆడాలే లేదా ఇదయితే ఆడలేము చాలా కష్టమైన గేమ్సు మాకు విసుగు వచ్చేది విసుగు వచ్చేసింది ఇదీ మనము కబడ్డీ ఆడి ఆడి చాలా చిన్నగా ఉన్నప్పటి నుండి ఆడుతుండే కబడ్డీ అలా మాకు విసుగు వచ్చేసింది ఇంకా మేము ఈ కష్టమైన గేమ్లల్లా కొంచెం దూరం ఉంటున్నాం ఎందుకంటే ఇప్పుడు ఆడలేకపోతున్నాం కష్టాల చేతుల్లో వేళ్ళు విరిగిపోయినాయి మళ్ళీ అది కాకుండా హాకీ అని ఉంటుంది మన ఇండియన్ గేమది హాకీ చాలా చాలా డేంజరస్ గేము బంతి ఒక చిన్న బంతిని మనము కట్టె తోటి కొట్టుకుంటూ తీసుకెళ్ళాలి కట్టె ఒకవేళ అవతల ఆయనకి తాకుతుంది కంటికి తాకుతుంది అది లేకపోతే బంతి పోయి మూతికి తాకుతుంది ఆ కట్టె పోయి మూతికి తాకుతుంది చేయి చేయి జారి చేతులోకెళ్ళి కట్టే జారిపోతుంది లేదా పైకెగురుతుంది అది సక్క లేదు సక్క లేకపోతే ఇరిగిపోతుంది అది పోయి మెడలపైనా వాటిలో తాకుతుంటుంది అది కూడా చాలా చాలా భయంకరమైన గేమ్ ఇది చాలా జాగ్ర త్తగా ఉండాలి అది ఆడేటప్పుడు కూడా మళ్ళీ అది కాకుండా ఒకవేళ మనము ఏదైనా తప్పు చేశామనుకోండి గేమ్లా ఫౌల్ అని ఇస్తారు మనకి బయట బయటకి వచ్చే బయట పంపించి వేస్తారు కట్టే వేళ ఒకవేళ పోయి అవతలాయనకి అవతలా టీం వాళ్ళకి తాకింది అనుకోండి ఆయనకి ఇంజ్యూర్ అవుతుంది లేదా దెబ్బలు తాకుతాయి కాలు విరిగిపోతాయి బంతి చిన్నగా ఉంటుంది బంతేమో అవతల ఆయనకి తాకింది అనుకోండి అది తలకాయకు అయినా ఏదయినా తాకింది అనుకోండి మొత్తం కోసుకోయి రక్తాలే వస్తాయి ఇది చాలా అంటే చాలా చాలా అంటే చాలా కష్టమయిన గేమ్లో ఇగ చూసి మనం చే చూసి జాగ్రత్తగా ఆడాలివి అందుకే